అందరికి నమస్కారం అండి నేను ఈరోజు వంటలు ఎలా చేయాలి వంటలు చేయబోయే విధానం గురించి చెప్తాను నిజంగా వంటలు నేర్చుకోవాలంటే ఒక నిజంగా ఏంటి అని అంటే ఒక గోల్ అన్నమాట ఎలా నేర్చుకోవాలి ఏంటి వంట చేయడం ద్వారా ఏ మనిషికి ఎలా అభివృద్ధి వస్తుందో ఈరోజు మీకు చెప్పబోతున్నాను యాక్చువలి వంట చేయడం చేయాలి అనే పట్టుదల కంటే ముందు వంటలు ఎలా చేయాలి వంటలు ఎలా చేస్తే బాగుంటాయి అని మనము నేర్చుకోవాలి అనే పట్టుదల ఇంకా ఎక్కువ ఉండాలి అయితే వంటలు ఎలా నేర్చుకోవాలి అని చాలామంది నన్ను అడుగుతు ఉంటారు అయితే నేను ఎలాగో వంట మాస్టర్ని కదా వంటలు ఎలా చేయాలో నన్ను అడుగుతు ఉంటారు కాబట్టి నేను చాలామందికి చాలా విధాలుగా వంటలు నేర్పించాను అలాగే వంటలు వచ్చిన వాళ్ళు ఉంటారు రాని వాళ్ళు ఉంటారు వంటలు వచ్చిన వాళ్ళు ఎలా చేయా లో మర్చిపోయి మిస్టేక్లా కొన్ని వస్తువులు ఆడ్ చేసి వంటను పాడు చేస్తు ఉంటారు కదా అప్పుడు ఏం చేస్తే వంట బాగుంటుంది అని నన్ను అడుగుతు ఉంటారు అయితే చాలామందికి నేను వంటలు నేర్పించాను కొన్ని విధాలుగా వంటలు నేర్పించాను చాలా టేస్టీగా ఉన్నాయని అంటు ఉంటారు అయితే మా ఇంటి పక్కన ఒకరోజు లక్ష్మి అనే ఒక ఆంటీ ఉంటుంది అయితే ఆ ఆంటీకి మ్యారేజ్ అయ్యి తొమ్మిది సంవత్సరాలు అప్పటినుంచి తను ఇంట్లో పని మనిషిని పెట్టించుకుని ఇంట్లో వంటలు చేస్తు ఉంటుందంట కానీ ఒకరోజు తన పనిమనిషి ఆ ఇంట్లో నుంచి పని నుంచి వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది అయితే తన భర్తకి వంట చేసి పెట్టాల్సిన బాధ్యత తినే కదా అయితే తన వంటలు చేద్దామని అనుకుంది కానీ తనకి వంటలు రావు భర్తకు తెస్తే పరువు పోతుందని చెప్పి అలా కూడా చెప్పలేకపోయింది అయితే నాకు కాల్ చేసింది వంటలు ఎవరికి ఏమైనా బాధనిపించిన వంటల్లో ఎవరికైనా ప్రాబ్లం వచ్చిన నన్ను అడుగుతు ఉంటారు అయితే తను నన్ను ఫోన్ చేసి వంటలు ఎలా చేయాలి నాకు నేర్పించు మా వారికి వండి పెట్టాలి కదా ఎలా అని చెప్పిస్తే నేను నేను తనకి ఒక్క రోజులో చాలా రకమైన వంటలను నేర్పిస్తు ఉన్నాను అలాగే తాను ఆ వంటలు అన్నింటిని కూడా ప్రయత్నించి వాళ్ళ ఆయన ముందు మంచి మార్కులు సాధించుకుంది నేను తనకి చాలా వంటలు నేర్చు నేర్పించాను గారెలు బూరెలు జంతికలు వడలు ఇడ్లీ దోశ అరిసెలు తర్వాత ఉప్మా రవ్వ అన్ని నేర్పించే ఉన్నాను అయితే తనలో నేర్పించిన దాంట్లో కొన్ని వంటల్ని మీకు నేను నేను చెపుతాను మీరు ఎలా చేయాలో మీరు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మీరందరు కూడా నేర్చుకోండి అయితే ఈరోజు కొన్ని వంటల్ని మీకు చెప్తాను మీకు ఏమైనా వంటల్లో నాకు రాదు అనుకునే వంటని మీరు కూడా ప్రయత్నించండి ఓకేనా అయితే ఈరోజు నేను బిర్యానీ ఎలా చేయాలో బిర్యానీ ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మీకు చెప్తాను బిర్యానీ ఎలా చేయాలో మీరు కూడా ప్రయత్నించండి మీకు ఏమైనా బిర్యానీ చేసినప్పుడు లోపం ఉంటే నేర్చుకోండి అయితే బిర్యానీ చేసే ముందు మీరందరు కూడా బిర్యానీకి కావలసిన ఏదైతే వస్తువులు ఉంటాయో అన్నీ తెచ్చుకొని ముందుగా పెట్టుకోవాలి దాని తర్వాత మీరు తెచ్చుకున్న బగారా రైస్ ఏదైతే ఉంటుందో అంటే పెద్దపెద్ద బియ్యాలు ఉంటాయి కదా వాటిని తెచ్చుకొని బాగా కడిగి ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగిన తరువాత దాన్ని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ బియ్యాన్ని మనం పక్కన పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసి ఒక స్టవ్ పెట్టేసి అందులో ఆయిల్ పెట్టేసి మనము కరివేపాకు కొత్తిమీర తర్వాత బిర్యానీ ఆకులు బిర్యానీ ఆకులకు సంబంధించిన ఒక పాకెట్ ఉంటుంది అవన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఏదైనా ముందుగా వేసామో బియ్యం అది వేయించుకొని అందులో మనకి ఎంత బియ్యం అయితే వేసామో ఎంత జగ్గుతో బియ్యం వేసామో అన్ని జగ్గులకంటే ఒక జగ్గు ఎక్స్ట్రా వాటర్ పెడుతు ఉండాలి అయితే అలా వాటర్ పెట్టడం ద్వారా మన బియ్యం ఏదయితే ఉంటుందో అది బాగా మరిగి స్మెల్లు కూడా చాలా బాగా వస్తు ఉంటుంది కాబట్టి ఆ బియ్యం కూడా అందులో వేసుకొని అది బాగా వేడెక్కెదాకా అది ఫ్లోట్ అయ్యే వరకు మనం పెట్టుకుంటు ఉండాలి అని దాని తర్వాత మనం బగారా రైస్ కొంచెం ముందలు పెడుతు ఉంటుంది మెయిన్గా మనము స్టవ్ ఎలా పెట్టాలి స్టవ్ ఎలా పెడితే బియ్యం బాగా మరుగుతుందని చెప్పి మనం చూసుకుంటూ ఉండాలి అయితే ప్రతిక్షణం క్షణం నా మనం లో లో పెట్టుకుంటే అన్నం బాగా ఉడుకుతుందా హైలో పెట్టుకుంటే బాగా ఉడుకుతుందో మనం కూడా చూస్తు ఉండాలి అయితే మనం ముందుగా బిర్యానీ చేసాం బాగానే ఉంటుంది కానీ బిర్యానీ చేసేటప్పుడు దాని టేస్ట్ ఎలా ఉంటుందో మర్చిపోతాం టెస్ట్ రావాలంటే కొన్ని ఇంగ్రిడియంట్స్ యాడ్ చేస్తు ఉంటుంది ఇలాచి పౌడర్ అనేది ఉంటుంది ఇలాచి పౌడర్ వేయడం ద్వారా బిర్యానీ ఇంకా చాలా టేస్ట్ వస్తు ఉంటుంది అయితే బిర్యానీ చేసిన తర్వాత మనకి కావలసిన ఫుడ్ కలర్స్ దొరుకుతాయి ఫుడ్ కలర్స్ కలిపి వేసుకోవాలి ఫుడ్ కలర్స్ వేసుకోవాలి మరి ఫుడ్ కలర్ దేనికి యూస్ ఫుడ్ కలర్స్ దేనికి వాడతారు అని అంటే ఫుడ్ కలర్స్ దేనికి వాడతారు అని అంటే మనము బిర్యానీ టైపుల అంటే మనము ఇక్కడ ఫంక్షన్స్కి మ్యారేజస్కి మనము అన్నం చాలా కలర్ఫుల్గా ఉండాలి చాలా కలర్ఫుల్గా ఉంటే చాలామంది ఇష్టపడతారు అలా లేదా టేస్ట్ కోసం కూడా బిర్యానీ వాడుతు ఉంటారు అయితే ఆ యొక్క ఫుడ్ కలర్నిమనం యూస్ చేయడం ద్వారా అన్నం చాలా కలర్ఫుల్గా ఉంటుంది దాన్ని యూస్ చేసిన తర్వాత అందులో ఒక లెమన్ అంటే నిమ్మకాయ అంటే నిమ్మకాయ నిమ్మకాయ అలాగే కొన్ని ఉల్లిగడ్డలు పై నుంచి కసేసుకొని వేసుకుని ఏదయితే మనం చేసుకుంటామో ఆ కూర వేసుకుని తింటే ఉంటుంది టేస్ట్ సూపర్ ఉంటుందండి ఆ టెస్ట్ చాలా బాగుంటుంది ఇలా నేర్పించేసాను తనకి ఇలా నా ముందు తయారు చేసి నాకు తినిపించింది చాలా బాగుందని చెప్పి అప్పుడు చాలా బాగుందని చెప్పి నాకు అవవా ఆ యొక్క ప్రదార్థం ఇచ్చింది దాని తర్వాత దాన్ని నేను టేస్ట్ చేశాను తను చేసిన వంటకం కూడా చాలా అదిరిపోయింది అలాగే నేను రెండో నేర్పించిన వంట రెండో నేర్పించిన వంట ఉప్మా ఉప్మా ఎలా చేయాలి నాకు రాదని చెప్పింది అప్పుడు తనకి నేను ఉప్మా ఎలా చేయాలి అని నేర్పించాను ఉప్మా చేయడం ఏమిలేదు చాలా సులభం ఏమీ లేదు ఉప్మా రవ్వ మంచిగా ఉందా చెడుగా ఉందా షాప్లో చూసుకోవాలి ఎందుకంటే ఎక్స్పరి డేట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఉప్మా రవ్వను తీసుకుని అందులో మనం కొంచెం వాటర్ పెట్టి దాన్ని పక్కన ఉడికించుకోవాలి ఒక స్టవ్ పెట్టి అందులో వాటర్ పెట్టి అందులో మనం ఉల్లిగడ్డలు కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అది బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్మా రవ్వ వేసిన తర్వాత అది కొంచెం పైకి ఎక్కే వరకు ఉండాలి ఉన్న తర్వాత మనం అందులో వేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత మెత్తగా పడుతు ఉంటుంది మెత్తగా ఉడికిన తర్వాత దానిపైన వివిధ రకములైన చట్నీలు కానీ లేకపోతే కారం పొడిలో పంచదార వేసుకొని తిన్న చాలా బాగుంటుంది మరి ఎవరైనా సరే ఉప్మా చేస్తారు అది బాగానే ఉంటుంది అది సింగిల్గా తింటే బాగుంటుందా బాగోదు కదా దానికి తోడు మనకి ఏమేమి రకరకాల పచ్చళ్ళు కావాలి అయితే రకరకాల పచ్చళ్ళుని ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మనం కూడా యూస్ చేస్తు ఉంటాము కదా అలాగే పచ్చడిని ఎలా చేయాలి ఏంటో మనం ఇప్పుడు నేర్చుకుందాము పచ్చడిని కూడా చెప్తాను టమాటో పచ్చడి చేయాలి టమోటా పచ్చడి చేయాలి అని అంటే మనం కొంచం టమాటా పచ్చడి చేయాలి టమోటా పచ్చడి చేయాలి అంటే కొంచెం మనము దానికి కావలసిన ఇంగ్రిడియంట్స్ తెచ్చుకొని మనం మన దగ్గర పెట్టుకోవాలి దాని తర్వాత టమాటాలని బాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాన్ని వేయించి ఆ దానిలో మనము కొంచెం పౌడర్ చిల్లీ పౌడర్ దాని తర్వాత కొంచెం ఆయిల్ పెట్టి బాగా కరిగించుకొని దానిని మనం మిక్సీ జార్లో లేదా మనము ఇంట్లో రుబ్బురోలులో పెట్టి బాగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత అది బాగా మీకు పీస్లాగా అయితుంది అది మనకు పేస్ట్లాగా అయితుంది కదా దాన్ని దాని తర్వాత మనము తాలింపు పెట్టుకోవాలి తాలింపు అంటే ఎట్లాగా కొంచెం పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు కొత్తిమీర పుదీనా పట్టి దాన్ని బాగా తుప్పా తాలింపు పట్టాలి అలాగే దాన్ని బాగా తాలింపు పట్టిన తర్వాత దాన్ని మనము మనం ఏదైతే చేసుకున్నామో ఉప్మా దాంట్లో కలిపి తింటే ఉంటుంది కదా చాలా బాగా ఉంటుంది అలాగే ఆ ఉప్మాని మనం తింటు ఉన్నప్పుడు ఎంతో టెస్ట్కరంగా ఎంతో రుచికరంగా ఉంటుంది అలా మనం సంతోషపడుతు ఉంటాం అలా మా ఇంటి పక్కన ఉన్న ఆంటీ లక్ష్మికి నేను చాలా వంటలు నేర్పించాను దాంతో తను చాలా సంతోషపడింది అలాగే తన తన భర్త కూడా తన వంటలని తిని చాలా ఆనంద పడ్డాడు కాబట్టి మా లక్ష్మి నేను నేర్పించిన వంట తనకు చాలా యూజుఫుల్ అయింది దాని తర్వాత ఇంకొంతమంది వంటల కోసం నాకు కాల్ చేసి ఎలా చేయాలి ఏంటి అని అడుగుతు ఉండగా ఒక రోజు మా ఇంటి పక్కన ఉన్న ఒక అమ్మాయి తను కొత్తగా పెళ్లి చేస్తున్నారు అయితే తనకి వంటలు రావు మరి పెళ్లి చేసిన తర్వాత తన భర్త దగ్గరికి వెళ్ళి ఎలా మానేజ్ చేయాలి తనకు తెలియదు కాబట్టి ఆ వంటలు ఎలా చేయాలో ముందుగా నా దగ్గరికి పంపిస్తారు ఎవరైనా పెళ్ళి చేసుకునే ముందు వంటలు రాని అమ్మాయిల రాని అమ్మాయిలు ఈ కాలంలో ఈ జనరేషన్లో మనం చూస్తున్నాం ఏంటంటే చాలా మందికి వంటలు రావట్లేదు అయితే అలా వంటలు రాకపోతే ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నా క్లాస్కి పంపుతు ఉంటారు వాళ్ళకి నేను వితిన్ సెకండ్స్లో అంటే విత్ఇన్ ఒక వీక్లో అన్నమాట వంటలన్నీ నేర్పించేస్తాను నేర్పించిన తర్వాత వంటలు ఎలా చేయాలి ఇమీడియట్ చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పి నేర్పించేస్తాను అయితే నేను చాలామందికి నేర్పించాను మా ఇంటి పక్కన ఉన్న అమ్మాయికి నేను కొన్ని వంటలు నేర్పించాను అయితే తనకి నేను నేర్పించిన వంట చికెను ఎందుకంటే పెళ్లయిన తర్వాత ఎవరైనా కూడా చికెన్ చెయ్యి చికెన్ చెయ్యి చికెన్ చెయ్యి అని అడుగుతు ఉంటారు కదా అందుకనే ఫస్ట్ చికెన్ నేర్పించాను చికెన్ తర్వాత ఇంకొక వంట నేను నేర్పిద్దామని చెప్పి చికెనే నేర్పించాను చికెన్ ఎలా చేయాలో తనకు రావట్లేదు బట్ నేను నేర్పించేసాను చికెన్ చేయాలి అని అంటే ముందుగా మనము ఫ్రెష్ చికెన్ని కోయించుకోవాలి కోయించుకున్న తర్వాత ఫ్రెషుగా కడిగి మనం పక్కన పెట్టేసి దాని తర్వాత మనం ఒక స్ట స్టవ్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ బాగా ఉడికించుకొని కొత్తిమీర కరివేపాకు అన్ని వేయించుకొని ఉల్లిగడ్డలు వేయించుకున్న తర్వాత అందులో కొంచెం చికెన్ వేసి దానికి స్మెల్ పోవడానికి కొంచెం కారం మసాల తర్వాత జంజర్ పేస్ట్ కూడా వేసేయాలి జింజర్ పేస్ట్ అంటే ఏవో కాదండోయ్ మనం అల్లం పేస్టే అది వేసిన తర్వాత దాన్ని బాగా స్మెల్ పోతుంది దాన్ని పైన నుంచి మనము కొంచెము ఆయిల్ వేసి దాంట్లో కొంచెం మసాలా వేసి దాంట్లో సర్వ్ చేసుకుంటే దాన్ని మసాలా వేసి సర్వ్ చేసుకుంటే మనం చాలా రుచికరంగా ఉంటుంది అలానే నేర్పించాను మా ఇంటి పక్కన ఉన్న సాహితి కూడా చాలా యూస్ఫుల్ అయ్యింది ఆ యొక్క వంట ఆ యొక్క యూస్ఫుల్ అయిన ఈ వంట చాలా టేస్టుగా ఉంటుందని చెప్పి మా వాళ్ళు కూడా చెపుతు ఉంటారు అయితే అందులో ఆ వంట నేర్చుకున్న సావిత్రి పెళ్లళ్ళి అయినప్పుడు తనకు చాలా యూజుఫుల్ అయ్యింది నా యొక్క వంట అలాగా తను కూడా బ్రతికి బట్ట గట్టుకుంది ఎందుకు అంటే ఆ వంటలు నేర్చుకోవడం ద్వారా తన హస్బెండుకి కూడా ఎప్పుడు ఏ వంటలు కావాలన్నా చేసి పెట్టేస్తుంది అలాగే మా ఇంటి పక్కన ఉన్న అమ్మాయి కూడా నేను వాటిని నేర్పించేసాను అయితే అందరికీ నేర్పిస్తున్నాం సరే సరే అయితే ఇంట్లో ఒక్కరే ఉంటారు ఒకరే ఉన్నప్పుడు వాళ్లకి వంటలు రావు వాళ్ళు యూట్యూబ్ చూసుకొని ఫేస్బుక్ చూసుకొని వంటలు నేర్చుకుంటుఉంటారు అది వాళ్ళకి చాలా కష్టం అవుతుంది వాళ్లు చెప్తారు కానీ అందులో కొంచెం డిఫికల్ట్ ఉంటు ఉంటుంది అయితే ఆ డిఫికల్టీసులో మనము ఎట్లా చేయాలి వంట ఏంటి అని చెప్పి వాళ్ళకి రాదు అయితే ఆ యొక్క ఎవరైతే ఉంటారో ఒంటరిగా ఉండే హస్బెండ్స్ కానీ ఎవరయితే ఉంటు ఉంటారో వాళ్ళకి మనము ఎట్లా వంటలు చేయాలి ఏంటి మనకి వాళ్ళకి తెలియదు కాబట్టి యూట్యూబ్ చూడడం ద్వారా వాళ్ళు చేసే ఒకటి వాళ్ళు చెప్పేది ఒకటి వీళ్ళు చేసేది ఒకటి చాలా డిఫికల్ట్ అవుతు ఉంటుంది అయితే వాల్లు వాళ్ళు కొంచెం వేయమంటారు వీళ్ళు ఎక్కువ వేస్తారు యూట్యూబ్లో చూడడం తప్పు అని నేను అనను రానివి యూట్యూబ్లో చూస్తే మంచిది ఎందుకంటే వంట త్వరగా వచ్చేస్తుంది కానీ యూట్యూబులో చూడడం మంచిది కానీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నవి వేసుకుంటారు మన దగ్గర అవి లేవు కదా లేవున్నప్పుడు మనం వేరే వేసుకోవాలి వేరేవంటే మనకి ఏడ నుంచి ఉండవు కాబట్టి మనము మన దగ్గర ఉన్నదాంతోటి వంటలు ఎలా చేసుకోవాలో నా క్లాస్ కొస్తే నేను వంటలు బాగా నేర్పిస్తాను అయితే ఒక అతనికి ఒంటరిగా ఉంటున్నారు తనకి ఎలా వంటలు చేయాలో తెలియదు అయితే ఒక రోజు తను నాకు కాల్ చేసి వంటలు ఎలా చేయాలో అని అడిగాడు అప్పుడు నేను రేపు ఉదయాన్నే నా క్లాస్కి రా నేను నీకు వంటలు నేర్పిస్తాను అని చెప్పి నా దగ్గరికి మూడు వేల రూపాయలు ఫైన్ కట్టి ఉదయాన్నే నా క్లాస్కి వచ్చాడు నా క్లాస్కి వచ్చి పొద్దున్నే నేర్చుకున్నాను అయితే ఒంటరిగా ఉన్న వ్యక్తికి ఫస్ట్ ఏం కావాలి అన్నం వండుకోవడం రావాలి అన్నం వండుకోవడమే రాకపోతే తను ఒంటరిగా ఉన్నా కూడా వేస్ట్ కదా అయితే తను అన్నం ఎలా వండాలో నేను నేర్పించేసాను అయితే అది ఎలా నేర్పించాను మీకు చెప్తాను మీరు కూడా ఎవరైనా అన్నం వండరాని అన్నం వండరాని వాళ్ళకి చెప్తున్నాను అన్నం వండరాని వాళ్ళు నేర్చుకోండి ముందుగా మనము ఏదైతే బియ్యం తింటామో మెరిలా సామూశ్రీ బియ్యము లేదా లేదా బ బగారా రైస్ ఏదో ఒకటి తింటాం కదా దాన్ని మనం ముందుగా కడుగుకోవాలి కడుక్కొని పక్కన పెట్టుకొని ఒక బౌల్లో మనము హాట్ వాటర్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత అందులో బియ్యం వేసి అది బాగా ఉడికించిన తర్వాత అయితే చాలామంది సాల్ట్ తింటారు కొంచెం మంది తినని వాళ్ళు కూడా ఉంటారు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే ఏం అవసరం లేదు వేసుకుంటే మనకి కాసేపు ఒక టెన్ ఆర్ ట్వంటీ మినిట్స్ వేడి చేస్తే మనకు అన్నం అనేది రెడీ అవుతుంది అలాగా అది నేర్పించుకున్నాను నేర్పించిన తర్వాత కొన్ని వివిధ రకాలైన కూరలు నేర్పించాను అలాగ తనకి నచ్చిన కూరలు అలాగే తనకి నచ్చని కూరలు కూడా నేర్పిస్తు ఉన్నాను అండి అయితే అందులో నేను తనకి బ్రింజల్ ఫ్రై అంటే వంకాయ ఫ్రైని నేర్పించాను వంకాయి ఫ్రై ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి వంకాయ ఫ్రైని నేర్పించాను ముందుగా మనము వంకాయలు అన్నింటినీ కూడా తీసుకు రావాలి దాన్ని ఫ్రెషుగా కడుక్కున్న తర్వాత దాన్ని చాకుతోటి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అందులో మనకి పసుపు కారం దాని తర్వాత మనకి జింజర్ పేస్ట్ జింజర్ పేస్ట్ అంటే మనకి ఏదో కాదండోయ్ అల్లం పేస్ట్ అన్నమాట అల్లం పేస్ట్ అందులో వేసిన తర్వాత అవన్ని రకరకాలుగా అన్నీ వేసి దాన్ని మనము బాగా షేక్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఒక పాన్ పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పెట్టేసిన తర్వాత అందులో కరివేపాకు ఉల్లిగడ్డలు అన్నీపెట్టి దాన్ని బాగా ఫ్రై అయ్యేవరకు ఉంచాలి దాని తర్వాత మనం ముందుగా ఏదైతే పెట్టుకున్నామో అది బ్రింజల్ పేస్టుని అందులో పెట్టాలి అందులో పెట్టిన తర్వాత బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఒక టమోటా పేస్టుని మిక్సీలో పట్టి టమాటో పేస్టు పట్టిన తర్వాత అందులో వేసుకోవాలి బాగా ఉడికించుకొని పది ఇరవై నిమిషాల తర్వాత అందులో కొంచెం మసాలా మసాలా పౌడర్ వేసుకుంటే మనం చేసుకున్న బ్రింజల్ ప్రై ఏదైతే ఉంటుందో వంకాయ ఫ్రై ఎదయితే ఉంటుందో అది చాలా బాగా టేస్ట్ వస్తు ఉంటుంది అలా మనకి యూస్ఫుల్ ఉంటాయి అలాగే ఎవరైనా చుట్టాలు వస్తారు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చికెన్ చేయాలి చికెన్ ఎట్లా చేయాలో కూడా రాదు చికెన్ ఎట్లా చేయాల అన్నప్పుడు మనం కూడా నేర్చుకోచ్చు అది కూడా నేను నా క్లాస్కి వచ్చిన వాళ్ళకి నేర్పించాను చికెన్ ఎలా చేయాలి అంటే ముందుగా మనం ఫ్రెష్ చికెన్ని కోయించుకోవాలి కోయించుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఆ చికెన్ ఏమయిన టూ ఆర్ త్రీ టైమ్స్ మనము బాగా కడుకోవాలి కడుక్కున్న తర్వాత ఒక పాన్ తీసుకోవాలి పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పెట్టు కొని ఆ టమాటో అలాగే ఉల్లిగడ్డలు పెట్టుకుని పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకులు ఇవన్నీ కలిపేసి బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం దాంట్లో అందులో టెస్ట్ కోసం మనము జింజర్ పేస్ట్ కానీ లేకపోతే పసుపు కానీ వేసి బాగా కలుపుకొని మనం ముందుగా తీసుకున్న చికెన్స్ ఎదయితే ఉంటాయో ఆ చికెన్ అల్లం పేస్ట్ తిప్పాలి తిప్పిన తర్వాత టమోటా పేస్టు లేదా టమోటా ముక్కలు ఇష్టము ఉన్నవాళ్ళు టామాటా ముక్కలు ఇష్టం లేనివాళ్ళు టమాటో పేస్టు పట్టుకుని వేసుకుంటారు వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపి దాంట్లో కొంచెం వాటర్ పెట్టి దాన్ని వేసి దాన్ని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులో మనం కొంచెం చికెన్ మసాలా లేదా మటన్ మసాలా వేసుకొని దాన్ని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాన్ని బాగా వేయించుకున్న తర్వాత కాసేపు ఉంచిన తర్వాత చికెన్ కర్రీ వస్తుంది చాలా బాగుంటుంది అలాగా నాకు నాకు నాకు ఫోన్ చేసిన అబ్బాయి రమేషుకి నా వంటలు నేర్పించాను తను చాలా సంతోషపడి నేను ఉంటున్న ఒంటరిగా నాకు వంటలు రావు మీ ద్వారా నేను వంటలు నేర్చుకున్నాను నాకు చాలా సంతోషమండి అని చెప్పి నా ఫీజు కట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అలాగా నా క్లాసుకి వచ్చిన వాళ్లకి రకరకాలు వంటలు నేర్పించి వాళ్ళకి యూస్ అయిన వంటలతో నేను వాళ్ళందరికి కూడా సంతోష పరుస్తు ఉంటాను అయితే నా వంటకాల్లో చాలామందికి కూడా నా వాళ్ళు బాధ పడతూ ఉన్నారండి అలాగా వంటలు నేర్చుకోవడం ద్వారా తప్పేమీ లేదు కానీ వంటలు చేసే విధానం వస్తు ఉండాలి అయితే ఈ వంటలు చేసుకున్న తర్వాత వాళ్ళని ఇలాగా ఈ విధంగా బాగుంటుంది తిన్న తర్వాత అనేది కూడా ఉండాలండి ఇప్పుడు మనము వంటలు చేస్తు ఉంటాం కరెక్టే కానీ వంటలు తిన్న తర్వాత దాని టేస్ట్ ఎలా ఉంటుంది అని చేసిచూసి చెప్పే వాళ్ళు కూడా ఉండాలి కదా అయితే మనం ముందుగా టెస్ట్ చేసే వాళ్ళని ఎలా పరిశీలించాలో చెప్తాను ఇపుడు మనము కొంచెం కారం ఎక్కువ వేస్తే వాళ్ళు టేస్ట్ బాలేదు అంటారు కొంచెం ఉప్పు వేస్తే సప్పగా ఉంది అని అంటారు అలాగే రెండు తగ్గించేస్తే అమ్మో ఏం బాలేదు అంటారు ఈ రెండు తగ్గించి మనం కొంచెం అల్లం వేసుకుంటే అది కారాన్ని ఉప్పుని రెండు మనకి తగ్గించే వ్యాపత్తి ఉంటుంది అలాగ చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఒక రోజున మనము ఉదయాన్నే ఏం చేయాలి అంటే వంట చేసేటప్పుడు మనం బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనము అవి ఏదైతే ఉంటాయో గుడ్లని దానిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకునే విధానం నేను చెప్తాను ముందుగా మనము తెచ్చుకున్న గుడ్లని మనం ముందుగా తెచ్చుకున్న గుడ్లని మనం ఏదైతే ఉంటూ ఉంటుందో దానికి దానికి ఏదైతే ఉంటూ ఉంటుందో ఆ గుడ్లని బాగా పగలగొట్టి అందులో కొంచెం పసుపు కారం పసుపు కారం అలాగే మనకు జింజర్ పేస్టు అలాగే టమాటో ఆనియన్స్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అది బాగా స్మెల్ వచ్చేవరకు ఫ్రై చేసుకుని దాని తర్వాత మనం వడ్డించుకుంటే అంతే అండి ఇంకా రెడీ అయిపోతు ఉంటుంది అలాగే గుడ్డు ఫ్రై అనేది చాలామందికి సులభం అండి అది ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే అది మనము తినడానికి చాలా సులువైన కూర చేసుకోవడానికి చాలా సులువైన కూర కాబట్టి దానిని మనం చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి చాలా మంది చాలా నన్ను మెసేజ్ పెడుతు కూడా అడుగుతారు సరే ఎలాంటి వంటలు చేస్తే బాగుంటాయి అలాంటి వంటలు చేప్పి బాగుంటాయి అని చెప్పి అయితే అందులో నాకు కొంతమంది కొన్ని మెసేజ్ పెట్టారు ఆ మెసేజ్ ఏంటి అని అంటే సార్ నాకు ఆలుగడ్డ ఫ్రై ఎలా చేయాలి నాకు ఎప్పటినుంచో నేర్చుకోవాలని ఉంది కానీ అది రావట్లేదు నేను చేయడం ద్వారా ఆలుగడ్డలన్నీ కూడా కింద కాలిపోతు ఉన్నాయి అయితే ఆయన్ని కాలిపోతు ఉన్నాయి దాని ద్వారా ఆ కూర మొత్తం కూడా వేస్ట్ అయిపోతూ ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే నేను వెంటనే వాళ్ళకి రిప్లై ఇచ్చి అలా కాదు నేను చేసే విధానంలో చెయ్యి అని చెప్పి ఉదయాన్నే క్లాస్కి పిలిచాను వాళ్ళు ఆలుగడ్డ కూడా నేర్చుకుని చాలా అభివృద్ధి చెందారు అయితే ఆలుగడ్డ కూర ఎలా నేర్పించాను మరి ఎలా నేర్పిస్తే వాళ్ళు అభివృద్ధి చెందారు అనేది కూడా నేను చెప్తాను ఆలుగడ్డ కూర చేసే ముందు ఆలుగడ్డలని బాగా వాష్ చేసుకుని దానిపైన ఉన్నపేల్స్ ఏదయితే ఉంటుందో దాన్ని తీసేయాలి తీసేసిన తర్వాత ఆలుగడ్డ మనకి ఏ షేపులో కావాలో ఆ షేపులో ముక్కలు చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని ఒక స్టవ్ పెట్టేసి అందులో ఆయిల్ పెట్టేసి ఆలు గడ్డకి ఆయిల్ ఎక్కువ కావాలి కాబట్టి దానికోసం ఆయిల్ ఎక్కువ తీసేసుకుని అందులో మనం ఆయిల్ పెట్టేసిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం ఆనియన్స్ వేసి ఆ ఏదైతే ఆయిల్ తీసుకుంటామో ఆలుగడ్డ ఫ్రై కదండి దాన్ని మరి వేయించుకోవచ్చు కదా వేయించుకోవాలి అదే ఒకవేల ఆలుగడ్డ ఉంటే దాన్ని ఉడకబెట్టాలే కానీ ఫ్రై అనేది దానికి ఎందుకు ఉడకబెడతాము అందులో ఫ్రై చేసుకుంటాం కదా కాబట్టి ఆ ఫ్రైని మనము బాగా ఆలుగడ్డ ఫ్రై ఏదైతే ఉంటుందో దాన్ని బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత అది మనం గోల్డన్ కలరులో రావాలి గోల్డన్ కలర్ అంటే ఏదో కాదండి మనకి ఇటుక కలరులో రావాలి ఇటుకంటే అందరికీ తెలుసు కదా ఆ కలర్లో రావాలి ఈ ఇటుకు కలర్లో వచ్చిన ఏదయితే ఉంటుందో దానిలో మనము బాగా స్మెల్ వచ్చిన తర్వాత అందులో కొంచెం జింజర్ పేస్ట్ జింజర్ పేస్ట్ అంటే ఏదో కాదండి నాకు తెలియట్లేదు మీకు తెలియట్లేదా జింజర్ పేస్ట్ అంటే ఏం కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది వేసుకుంటే స్మెల్ దేనికైనా చాలా బాగుంటుంది కొంచెం మనం గరం మసాలా ఇలాచి పౌడర్ వేసుకుంటే ఆలుగడ్డ ఫ్రై ఉంటుంది కదా నీయమ్మా తింటే వేరే లెవెల్ అనుకోండి అంత బాగుంటు ఉంటుంది అన్ని వేసుకుని మనం సర్వింగ్ లిస్టులో ఆలుగడ్డ ఫ్రైని పై నుంచి గార్నిస్కి మనము కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం పుదీనా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది రుచండి చాలా బాగుంటుంది అయితే ఇవన్నీ తిన్నా మనము ఈ విధంగా ఇది ఎలా బాగుంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా అలాగే మనం ఆలుగడ్డ కూడా నేర్పించాను అలాగ మీకు ఎవరికైనా కూడా నాకు ఈ వంట రావట్లేదు నా వంట నాకు వచ్చినా కూడా అది నాకు డిస్ట్ట్రాక్ట్ అయితు అంటే పాడైపోతూ ఉంటున్నాయి ఆ వంటలు ఎలా చేయాలి ఆ వంటలు చేస్తే ద్వారా నాకు ఆ వంటలు రావట్లేదు అనుకుంటారో మీరు ఎవరైనా కూడా నాకు దయచేసి మెసేజ్ చేయవచ్చు లేదా కాల్ చేయవచ్చు వెంటనే నా యొక్క క్లాసు ఉదయం పదింటి నుంచి ఉదయం పదింటి నుంచి ఉదయం పదింటి నుంచి సాయంత్రం ఆరున్నర దాకా నేను చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఎవరైనా కూడా నా క్లాస్కి వచ్చి దయచేసి నాకు చెప్పాలని నేను మీకు ఈ వంట ప్రయత్నించి ఉంటాను అలాగే మీరు ఎవరైనా నాకు రావట్లేదు అని అంటే నేను మీకు చెపుతూ ఉంటాను ఇంతటితో సెలవు మీకు ఏమైనా వంటలు గురించి కావాలి అంటే నన్ను మీరు వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు నేను వంటలు గురించి మరిన్ని విషయాలు మీకు చెప్తాను థ్యాంక్ యూ నమస్తే